మీరు భారతకి స్వాగతం ఇది చాలా పురాతన సంస్కృతి గల దేశం ప్రతీ రాష్ట్రం తన సొంత భాష సాంప్రదాయం కలిగి ఉంటుంది ఇక్కడ చాలా కాలంనాటి చరిత్ర ఉంది వివిధ మతాలు ప్రజలు కలిసి జీవిస్తున్నారు భారతదేశం ఐక్యతకు విభిన్నతకు నిదర్శనం ఇక్కడ హిందూ ముస్లిం క్రిస్టియన్ సిక్కు బౌద్ధ మతస్థులు ఉన్నారు అన్ని మతాలు కలిసి సంస్కృతి ఏర్పడింది భారతదేశ పండుగల దేశం ప్రతీ మతానికి ప్రత్యేక పండుగలు ఉంటాయి సంక్రాంతి దీపావళి ఈద్ క్రిస్మస్ ఇవన్ని ఇక్కడ జరుపుకుంటారు ప్రతి పండుగ వెనక ఆచారం కథ ఉంటుంది ఇక్కడి వంటలు కూడా రాష్ట్రానికి ఒక రకంగా ఉంటాయి దక్షిణ భారత వంటకాాలు పులుపుతో కూడి ఉంటాయి ఉత్తర భారత వంటకాలు ఎక్కువ మసాలాలతో కూడి ఉంటాయి హైదరాబాదీ బిర్యానీ ప్రపంచ ప్రఖ్యాతి పొందింది ఇక్కడ జల వనరులు గొప్పగా ఉంటాయి నదులు సరస్సులు జలపాతాలు అందంగా ఉంటాయి హిమాలయ పర్వతాలు ఉత్తరంలో ఉన్నాయి వీటిని చూడడానికి ఎంతోమంది పర్యాటకులు వస్తారు గంగా యమున వంటి పవిత్ర నదులు ఇక్కడ ప్రవహిస్తాయి ఇక్కడ ప్రాచీన ఆలయాలు చాలానే ఉన్నాయి కజ్జూరహో కోనార్క్ మహాబలిపురం ప్రసిద్ధమైనవి తాజ్మహల్ ప్రపంచంలో వింతగా నిలిచిన అందమైన స్మారకం ఇది ప్రేమకు గుర్తుగా నిర్మించబడింది ఈ దేశం గణతంత్ర వ్యవస్థ కలిగి ఉంది భారత రాజ్యాంగం ప్రపంచంలోనే పెద్దదిగా భావిస్తారు ఇక్కడ ప్రజాస్వామ్యం ఉంది ప్రజలు తమకు నచ్చిన నాయకుల్ని ఎన్నుకుంటారు భారతదేశం విశాలమైన వ్యవసాయమైన దేశం ఇక్కడి ప్రజలు ముఖ్యంగా వ్యవసాయంపై ఆధారపడి ఉంటారు వరి గోధుమ పత్తి ప్రధాన వ పంటలు భరతనాట్యం కూచిపూడి కథక్ వంటి నాట్యాలు దేశానికె ప్రత్యేకమైనవి ఈ నాట్య కళలు అనేక శ శతాబ్దాలుగా ఉన్నాయి భారతీయ శాస్త్రీయ సంగీతం చాలా గొప్పది కర్ణాటక సంగీతం హిందుస్థాని సంగీతం ప్రసిద్ధమైనవి భారతదేశంలో పలు ప్రాంతాల్లో ప్రత్యేక కళలు ఉన్నాయి మధుబని చిత్రకళ వర్లి ఆర్ట్ విశేషమైనవి ఇక్కడ వస్త్రాలు కూడా ప్రత్యేకమైనవి బనారస్ చీరలు కంచిపట్టు చీరలు ప్రపంచవ్యాప్తి చెందినవి భారతీయ ఛాయాచిత్ర కళ చాలా గొప్పది బాలీవుడ్ ప్రపంచం అతిపెద్ద చలన చిత్ర పరిశ్రమ ప్రతి రాష్ట్రం చిత్రపటాల వేరు వేరుగా శైలిని పొంది ఉంది భారతదేశంలో యోగా జన్మించింది యోగాను ప్రపంచవ్యాప్తంగా చాలామంది అనుసరిస్తున్నారు ప్రతి సంవత్సరం జూను ఇరవై ఒకటిని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుతారు భారతదేశంలో గొప్ప తత్వవేత్తలను కలిగి ఉంది బుద్ధుడు మహావీరుడు ఇక్కడే జన్మించారు మహాత్మా గాంధీ లాంటి శాంతి మార్గదర్శకులు ఇక్కడే పుట్టారు వారు అహింస ద్వారా స్వాతంత్రాన్ని సాధించారు భారత్కు గొప్ప సైనిక బలగాలు ఉన్నాయి దేశ రక్షణకు వారు విశేష కృషి చేస్తున్నారు ఇక్కడి ప్రజలు అతిథిని దేవుడుగా భావిస్తారు మీరు ఇక్కడికి వస్తే మనస్ఫూర్తిగా ఆదరిస్తారు భారతదేశం ఐటీ రంగంలో చాలా ముందుంది బెంగళూరు ఐటీ హబ్బగా ప్రసిద్ధి చెందింది హైదరాబాద్ స్టార్ట్అప్ హగ్గు హబ్బగా ప్రసిద్ధి చెందింది ఇక్కడ యువతి టెక్నాలజీ రంగంలో విశేష ప్రతిభ కనపరుస్తోంది భారతదేశం ఓ శాంతి పరమైన దేశం ఇది ఇతర దేశాల నుంచి సంబంధాలు కలిగి ఉంది ఇక్కడ విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నత స్థానాల్లో ఉన్నారు భారతదేశంలో పలు భాషలు మాట్లాడతారు హిందీ తెలుగు తమిళం బెంగాలీ కన్నడ ఉర్దూ ముఖ్యమైనవి ఎప్పటికప్పుడు కొత్త ఆవిష్కరణలు జరుగుతున్నాయి ఇక్కడి కళాకారులు ప్రపంచం నిండా పేరుగాంచారు భారతదేశంలో పర్యాటక ప్రదేశాలు చాలా ఉన్నాయి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు విభిన్న దృశ్యాలు కనిపిస్తాయి ఢిల్లీ దేశ రాజధాని హైదరాబాద్ ముంబై చెన్నై బెంగళూరు ప్రసిద్ధ నగరాలు ఇక్కడ రవాణా సదుపాయం అభివృద్ధి చెందుతున్నాయి మెట్రో ట్రైన్లు హై స్పీడ్ రైలు సేవలు అందుబాటులో ఉన్నాయి వందే భారత్ ట్రైన్లు కూడా వచ్చాయి భారతదేశానికి సముద్ర తీరాలు గొప్పగా ఉన్నాయి గోవా బీచ్లు విశాఖ బీచ్లు పర్యటకులకు ప్రియమైనవి చెన్నై బీచ్లు కూడా మరింత ప్రియమైనవి ఇక్కడ పర్వత ప్రదేశాలు అడవులు కూడా ఉన్నాయి జిమ్ కార్బెట్ సుందర్భన్లు వంటి జాతీయ ఉద్యానవనాలు ఉన్నాయి పులులు ఏనుగులు హర్ వంటి జీవులు ఉన్నాయి ఇక్కడ వందలాది రకాల పక్షులు నివసిస్తున్నాయి పర్యావరణ పరిరక్షణకు ఇక్కడ ప్రాధాన్యత ఉంది విద్యా పరిశోధలకు కూడా భారత ప్రముఖ దేశం చంద్రాయన్ మంగళ్యాన్ విజయ వంటి ప్రాజెక్ట్లు ఇక్కడ విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పేరు పొందారు భారతదేశం ఒక ఆత్మీయత గల దేశం ఇక్కడ కుటుంబానికి చాలా ప్రాధాన్యత ఉంది పెద్దల గురించి అభిప్రాయాన్ని గౌరవిస్తారు మన సంస్కృతి ప్రాచీనమైనదని ఆధునిక స్వీకరిస్తున్నారు యువతరం సాంకేతికత ముందుంది ఇక్కడ పల్లెలు ఎంతో శాంతియుతంగా ఉంటాయి భారతీయులు అద్భుతమైన ఆతిధ్యాన్ని చూపుతారు మీరు ఎక్కడికి వెళ్ళినా గెస్టులను గౌరవిస్తారు ఇక్కడ మనుషుల మధ్య అనుబంధం బలంగా ఉంటుంది కుటుంబాల మధ్యన బంధాలు ఎంతో గొప్పగా ఉంటాయి చిన్నారలు నుంచి పెద్దవారు సంస్కారాన్ని పాటిస్తారు భారతదేశం ఒక విశ్వగురువు ఇక్కడ జ్ఞానం తత్వం ప్రపంచానికి మార్గదర్శనం ఈ దేశం ప్రపంచానికి శాంతిని నేర్పిన దేశం భారతీయ ఆచారాలు జీవన విధానం మారాయి మీరు ఇక్కడ సంస్కృతి తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు ఇక్కడ జీవితం ఆనందంగా ఆనందభరితంగా ఉంటుంది మెం మిమల్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము ధన్యవాదాలు మీరు మళ్ళీ మమల్ని సం సందర్శించండి